ఇప్పుడు నా దగ్గర రోడ్ సైడ్ ఒక త్రీ ఎకరాస్ ఉన్నది ఇది టూ అండ్ హాఫ్ అంటే సిక్స్టీన్ దాటేసాయి బ్రో సిక్స్టీ ల్యాక్స్ అవుతాయి సిక్స్ సిక్స్టీ సిక్స్టీ ల్యాక్స్ అవుతాయి రోడ్ సైడ్ ఉన్నాయిగా కొంచెం మనవాళ్ళే అని చెప్పి మన ఫిఫ్టీ ఫైవ్కి అట్లా ఇచ్చేద్దాము ఇంకా తక్కువ అంటే ఇక చూస్తాము బ్రో ఇక అది ఫ్యూచర్లో కూడా మీకు అటు పెట్రోల్ బంక్లు అవి పడతాయి ఒక టెన్ టెన్ కోట్లకు కూడా అట్లా పోతాయి పది కోట్లకు కూడా పోవచ్చు దగ్గరలో ఉంటాయి చాలా ఉంటాయి డీ మార్ట్లు కూడా అన్నీ అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ అవైలబులే ఉంటాయి మీకు అక్కడ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మీరు ల్యాండ్ అని తీసేద్దాము అనుకున్నా కూడా ఒక పది కోట్ల దాకా చేతికి వస్తాయి మీకు

ఇప్పుడు సైడ్ వచ్చేటిది ఇటు జగిత్యాల దిక్కు ఉన్నది ఇప్పుడు జగిత్యాల సైడ్ ఉన్నది ల్యాండు అదే బ్రో మీరు కొంచెం తొందర చూసుకుంటే మీకే దాన్ని సెలెక్ట్ చేస్తాము ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అదే మరి లాస్ట్ అంటే అప్పుడు సిక్స్టీ అన్నా సిక్స్టీ ఫైవ్ అన్నా ఇప్పటికి కూడా మీరు అంటే ఇక ఫిఫ్టీకి తీసుకోండి బ్రో ఇక ఫిఫ్టీకి ఇస్తాను

ఓకే ఓకే పంపిస్తాను మీకు ల్యాండ్ అక్కడ పోయి లొకేషన్ పంపిస్తాను ఓకే ఓకే